తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకాన్ని మెరుగుపరచడానికి నేను గ్రామ పంచాయతీకి మరియు ప్రభుత్వానికి చేయబోయే కొన్ని సూచనలు ఇక్కడ చెబుతాను టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయండి మరియు ప్రోత్సహించండి జిల్లాలో అనేక రకాల పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి కానీ అవి బాగా కనెక్ట్ కాలేదు కనెక్ట్ కాలేదు టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయడం వల్ల పర్యాటకులు ఒకే ట్రిప్లో బహుళ ఆకర్షణలను సందర్శించడం సులభం అవుతుంది పర్యాటకులకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచండి ఇందులో రోడ్లు రవాణా వసతి మరియు ఆహారం వంటి అంశాలు ఉంటాయి తూర్పుగోదావరి జిల్లాలో మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందలేదు మరియు ఇది పర్యాటకులకు తక్కువ ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతుంది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్గాల ద్వారా జిల్లా పర్యాటకాన్ని ప్రోత్సహించండి సంభావ్య సందర్శకులకు దాన్ని పర్యాటక సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి జిల్లా మెరుగైన పనిని చేయాల్సిన అవసరం ఉంది ఇది సోషల్ మీడియా మరియు ట్రావెల్ వెబ్సైట్ల వంటి ఆన్లైన్ ఛానల్ల ద్వారా అలాగే ప్రింట్ మరియు బ్రాడ్కాస్ట్ మీడియా వంటి ఆఫ్లైన్ ఛానల్ల ద్వారా చేయవచ్చు స్థిరమైన పర్యాటక పద్ధతులను అభివృద్ధి చేయడానికి స్థానిక సంఘాలతో కలిసి పని చేయండి టూరిజం సరిగ్గా నిర్వహించబడకపోతే పర్యావరణం మరియు స్థానిక సమాజాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ప్రతీ ఒక్కరికి ప్రయోజనం చేకూర్చే స్థిరమైన పర్యాటక పద్ధతులను అభివృద్ధి చేయడానికి జిల్లా స్థానిక సంఘాలతో కలిసి పని చేయాలి పర్యాటక రంగంలో మహిళలు మరియు యువతకు సాధికారత కల్పించండి పర్యాటక రంగంలో మహిళలు మరియు యువత గణనీయమైన పాత్ర పోషించగలరు శిక్షణ కార్యక్రమాలు వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు వంటి పర్యాటక రంగంలో మహిళలు మరియు యువతను ప్రోత్సహించే కార్యక్రమాలలో జిల్లా పెట్టుబడి పెట్టాలి తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకాన్ని మెరుగుపరచడానికి ఇవి కొన్ని సూచనలు మాత్రమే ఈ సూచనలు అమలు చేయడం ద్వారా జిల్లా మరింత మంది పర్యాటకులను ఆకర్షించి దాని ఆర్థిక వ్యవస్థను పెంచుకోవచ్చు ఈ సూచనలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకాన్ని మెరుగుపరచడానికి ఈ చర్యలను కూడా చేపట్టాలని నేను కోరుకుంటున్నాను ఆ చర్యలు ఏంటంటే జిల్లా ప్రకృతి అందాలను పరిరక్షించేందుకు పర్యావరణ నిబంధనలను అమలు చేయండి టూరిజం సర్వీస్ ప్రొవైడర్లకు వారి నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని మెరుగుపరచడానికి శిక్షణను అందించండి సంభావ్య సందర్శకులకు జిల్లా యొక్క పర్యాటక సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి మార్కెటింగ్ ప్రణాళికను అభివృద్ధి చేయండి పర్యాటకుల భద్రతను నిర్ధారించడానికి పోలీసులు మరియు ఇతర చట్ట అమలు సంస్థలతో కలిసి పని చేయండి ఈ చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లా పర్యటకాన్ని మరింత స్థిరమైన మార్చగలమని నేను నమ్ముతున్నాను